అవును నాకు మిత్ సిరీస్ అంటే చాలా ఇష్టం ఇందులో చూపిన పాత్రలు వారు భావోద్వేగాలు చాలా బాగా చూపిస్తారు కథాకథనం ఆశక్తికరంగా ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్లో ఉన్న మిస్టరీ నాకు నచ్చుతుంది అందుకే నాకు నరకో అంటే చాలా ఇష్టం అవును నాకు అవును నాకు మిత్ సిరీస్ అంటే ఇష్టం ఈ సిరీస్ని చూస్తుంటే నిజ జీవిత సంఘటనలలో పోల్చుకోవచ్చు ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది వారు ఎలా ఆలోచిస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా సహజంగా చూపిస్తారు ముఖ్యంగా కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒక ఒక్కొక్క ఒక్కసారిగా చూడడం మొదలుపేడితే ఆగలేరు ప్రతి ఎపిసోడ్కి ఒక మలుపు ఉంటుంది అది మరింత ఉత్సుహకతను పెంచుతుంది నాటకాల అభయసికంగా కూడా చాలా బాగుంటుంది ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా మా మనలో ఆలోచనలను రేకెత్తించే విధంగా ఉంటుంది కొన్ని సందేశాలు జీవితాన్ని ఎలా చూస్తామో కూడా మార్చేలాగ ఉంటాయి అందుకని నాకు ఈ సీరీల్స్ అంటే ఎంతో ఇష్టం